హలో మేము మీ కాంటీన్లో సమోసా అనేది తీసుకున్నామండి అది టేస్టు అనేది చాలా బ్యాడ్గా ఉంది

హీటు హీటు కూడా నార్మల్ హీటు ఉంటుంది అందులో కర్రీ కూడా బాగలేదండి

అదే అండీ

కొంచెం క్వాలిటి బాగుంటే

అది హీటనేది చాల హీటనేది ఓ టూ టూ త్రీ టైమ్సు వేయడం వలన కొంచం టెస్ట్ అనేది రావడం లేదనుకుంటా

ఆయిలనేది ఆయిలనేది ఏం యూజ్ చేస్తున్నారండి మీరు

ఓకే అండి

లేదండీ అంతే అండీ థ్యాంక్ యూ